నేను అనుసరించే క్రైస్తవ మతంలో ఏసు క్రీస్తువారు దేవుడుగా ఆయన చేసిన అనేకమైన బోధనల్లో చాలా విలువైనటివి నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించు నీ దేవుణ్ణి నువు ప్రేమించు శత్రువుని సహితము ప్రేమించు అలాగే ఇలాగ అనేకమైన గొప్ప సంగతులు ఉన్నాయి ఇవి చాలా సమాజానికి ఉపయోగకరమైన విషయాలు ఇవి నా మనసులో అలాగ నాటుకొనబడి సమాజంలోకి వెళ్ళినప్పుడు అలాగ మేము బ్రతకాలి నేను బ్రతకాలి అని ఆ వా దేవుని యొక్క వాదనలు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటాయి ఈ మా రోజువారి జీవితంలో దేవుడు చెప్పినట్లుగా నీవు నీ కంటితోనైనను నీ హృదయంతోనైనను నీ ఆలోచనలతోనైనను పాపము చేయకుండా బ్రతుకు ఈ లోకం యొక్క మలినం అంటకుండా బ్రతుకు అనే బోధనలు మమ్మల్ని పవిత్రంగా ఉంచుటలో చాలా ఉపయోగపడుతున్నాయి ఇవి మనుషులందరికీ ఉపయోగకరమైనటివిగా ఉండాలి కాబట్టి ఏసుక్రీస్తు వారి బోధనలలో ఇంకా అనేకమైన గొప్ప సంగతులున్నాయి అవి ఒక పాపము చేసిన స్త్రీని మాములుగా